మా విజయనగరం జిల్లాలో పౌల్ట్రీస్ కానీ అదే విధంగా ఆయిల్ ఆయిల్ ఎస్క్రిట్ చేసే మన ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా సరే ఆర్గానిక్ ఫుడ్స్ కాని ఇలాంటివి చాలా తక్కువ అంటే ఫ్యాక్టరీస్ గాని ఇలాంటి షాప్స్ కాని తక్కువ కాని ఎవరి ఇంట్లో వాళ్ళు ఆర్గానిక్ గా తింటారు ఆర్గానిక్ ఫుడ్స్ కాని అంటే వాళ్లకి వాళ్లంతా వరకు వాళ్లు పండించుకొని వాళ్ళు అలా తింటారు పౌల్ట్రీస్ వచ్చేసరికి నాటు కోళ్లు ఎక్కువ ఉంటాయి అంటే బాయిలర్ కోళ్లు కాకుండా నాటు కోళ్ల పెంపకం ఎక్కువ అంటే అది కూడా పౌల్ట్రీ లా కాదు ఏదో చిన్న ఫామ్ లాగా ఉండి అది కూడా కొంచెం నాటు కోళ్లు మాత్రమే అంటే ఓన్లీ పందెంలకు పంపిస్తూ మళ్ళీ లేకపోతే ఎవరైనా కొనుక్కోడానికి ఏదైనా పండగలు చేసుకున్నా తినడానికి అనిపించినా సరే అలాంటి నాటు కోళ్లు ఎక్కు ఎక్కువ వాడుతారు అంటే అందరూ అందరూ వాడతారు అని కాదు గాని ఎక్కువ వాడతారు ఎక్కువ బాయిలర్ కూడా వాడతారు కాకపోతే నాటు కోళ్లు ఎక్కువ మంది తీసుకుంటారు అంటే కొంచెం విలేజ్ పీపుల్ కాని సిటీ లో కూడా వాటి గురించి తెలిసిన వాళ్ళు గాని అలాంటి వాళ్ళు తీసుకుంటారు ఇంకా ఆయిల్ పంప్ విషయానికి వస్తే పామాయిల్స్ ఎక్కువ ఈ విజయనగరం జిల్లాలో గాని వైజాగ్ గాని శ్రీకాకుళం గాని ఈ మూడు జిల్లాల్లో ఎక్కువ పామాయిల్ ఎక్కువ ఉంటుంది దేవరపల్లిలో ఒకటి ఆనందపురంలో ఒకటి అలా అదే విధంగా విజయనగరం జిల్లాలో కూడా ఉంది ఈ ఆయిల్ ఫామ్ ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి రెంట్ లకు తీసుకొని ల్యాండ్లు ఇవన్నీ పామ్ ఆయిల్ లో వేసేసి ఆ పామ్ ఆయిల్ ఫ్రూట్ అయ్యాక మళ్లీ ఇండస్ట్రీస్ పంపడం ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయి మాకు విజయనగరంలో అలానే ఆర్గానిక్ ఫుడ్స్ ఏమీ స్టోర్స్ ఏం లేవు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఆర్గానిక్ గా పండించుకొని ఆర్గానిక్ గానే తింటారు